హలో హలో యా హలో ఎస్ఆర్ ఫోటో స్టూడియోసా అండి యాక్చువల్గా నేను మీ ఫోటో స్టూడియో గురించి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసాను దానికోసం అని కాల్ చేసాను అండి యాక్చువల్ మాది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట దానికోసము అసలు ఫోటోషూట్కి ఎంత అవుతుంది కాస్ట్ అది కనుక్కుందామని చేసాను అండి మాది మా విజయవాడ అండి

సెవెంటీన్త్న

మార్నింగే అండి లెవన్ థర్టీకి కాకపోతే ఏంటంటే మేము అక్కడ కళ్యాణ మండపానికి అరౌండ్ సెవెన్ ఆ టైంకి వెళ్ళిపోతాము మాకు అప్పటి నుంచే కవరేజ్ కావాలన్నమాట కవరేజ్ విత్ వీడియో విత్ ఫొటోస్ కూడా కావాలి ఓకే ఓకే ష్యూర్ అండి షేర్ చేస్తాను కాకపోతే మాకు కొంచెం డీటెయిల్గా అంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అలాగే ఎంత మంది వస్తారు ఇప్పుడు ఇది మాకు క్లిక్ అయితే అలా ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవన్నీ కూడా చేయించుకుందామని అనుకుంటున్నాము సో మీరు దాన్నిబట్టి రీజనబుల్గా ప్రైసెస్ అవి నాకు షేర్ చేసారు అనుకో నేను ఒకసారి డిస్కస్ చేసి మీకు మళ్ళీ చెప్తాను అవునా ఓకే ఓకే మీరు అంటే ఇప్పుడు చాలా మంది కొద్దిగా టీజర్ ప్యాక్లో చేస్తున్నారు కదా ఎంగేజ్మెంట్కి కానీ షార్ట్ ఫొటోస్ పెట్టి ఇలా టీజర్ టైప్లో చేస్తున్నారు కదా సో అలా కూడా మాకు చేసి ఇస్తారా ఎంగేజ్మెంట్ అంతా మొత్తం కవర్ అయ్యేటట్టు ఓకే ఓకే అండి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను నాకు ప్రైసింగ్ అది ఒకసారి షేర్ సెండ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ